నాకు చిన్నప్పటి నుండి ఇష్టమైన ఆట ఏంటంటే క్రికెట్ బాగా నాకు క్రికెట్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ టైం టీవీలో చూసినప్పటి నుంచి నాకు నేను బాగా దానికే అట్రాక్ట్ అయిపోయినా ఇంకా చిన్నప్పటి నుంచి బ్యాట్ తీసుకొని గ్రౌండ్కి వెళ్ళడం ఫ్రెండ్స్తో ఇంట్లో వాళ్ళు ఎంత తిట్టినా ఎలా అంటే నేను ఆటోమేటిక్గా దానికి వెళ్ళిపోయేది అట్లా బాగా నాకు అలవాటై పోయింది క్రికెట్ చిన్నప్పటి నుండి గ్రౌండ్కి ఫ్రెండ్స్తో నార్మల్గా ఆటలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆడుకుంటూనే ఆ గేమ్ మీద ఎంతో ఇష్టం పెరిగిపోయింది క్రికెట్ అంటే నాకు చిన్నప్పటి నుండి ఒక ఆటలాగా ఉండేది కానీ పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ అంటే ఒక ఎమోషన్ లాగా మారిపోయింది ఎందుకంటే దా ఆట మీద ఇష్టం ఎట్లా అంటే మనం ఎంత ప్రాక్టీస్ చేసినా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత ఆడినా కానీ ఆ ఆట మీద మాత్రం ఎలాంటి అరేయ్ ఇంతసేపు ఆడినం కదా అని అలాంటి విసుగు అని అలాంటిది ఏది వచ్చే ది కాదు ఎందుకంటే ఆట ఆట మీద ఉండే ఇష్టం ఏంటంటే మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆడినా కానీ ఇంత కూడా అలుపు ఉండేది కాదు అతి ఇష్టం నాకు ఆ ఆట అంటే ఎందుకంటే ఇప్పుడే ఇప్పుడు జీవితంలో ఏదో ఒక రోజు మాత్రం మంచి ఒక ఇండియన్ టీమ్కి ఆడాలని ఒక ఆశ ఉండేది నాకు అందుకని చిన్నప్పటి నుండి ఆట మీద ఇంటరెస్ట్తో కోచింగ్ తీసుకోవడం కానీ ఫ్రెండ్స్తో ఆడటం కానీ ప్రాక్టీస్గా ఇంకా బాగా ఆడేవాడిని రాంగ రాంగ నా స్కూల్ డేస్ నా చిన్నప్పటి ఆడుతున్న కాబట్టి రాంగ రాంగ మా డాడీ చిన్న చిన్న ఇన్స్టిట్యూట్లకి క్రికెట్కి ఉండే వాటికి బాగా పంపించేవాడు నేను అలాంటి దాంట్లోకి వెళ్ళి బాగా చిన్న చిన్న చిన్న చిన్న స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను చిన్నప్పటి నుంచి ఆడటం వల్ల నాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆట మీద ఇష్టం బాగా పెరగడంతో నేను చిన్నప్పటి నుంచే చిన్న చిన్న స్కిల్స్ కానీ ఎట్లా ఆడాలి ఎట్లా ఆడకూడదు అలాంటి వాటి చిన్న చిన్న ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను నా ప్రతీ గేమ్లో నేను ఆడినప్పుడు కొన్ని కొన్నిసార్లు స్టార్టింగే అవుట్ అయ్యేవాడిని కొన్ని కొన్నిసార్లు అసలు అవుటే కాకపోయిండు అవుటే కాకపోతుంటిని అవుట్ అయినప్పుడు ఏంటంటే దాని నుంచి నేర్చుకునేవాడిని ఎందుకు అవుతున్నాను ఏంటి ఎందుకు ఇట్లా అవ్వడానికి కారణం ఏంటి అని నా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రతీ ఒక్కదానికి నేను ట్రై చేస్తూనే వచ్చాను ఇప్పుడు నేను చిన్న చిన్న ఊ చిన్న చిన్న కో ఇన్స్టిట్యూట్ల నుంచి ఒక మంచి కోచ్ దొరికాడు నాకు ఆ కోచ్ దొరకడం వల్ల ఏంటంటే నా స్కిల్స్ ఇంకా బెటర్ కావడానికి మాకు చాలా హెల్ప్ చేసాడు దానివల్ల ఏంటంటే నేను ఎలాంటి టోర్నమెంట్లు కానీ ఎలాంటి వెళ్ళినా కానీ నేను అక్కడ నా పర్ఫార్మెన్స్ బాగుండటంతో నేను ఇంకా మంచి కోచ్ నేను ఇంకా మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని మా కోచ్ చెప్పడంతో నేను ఇంకా బెటర్ బెటర్ కోసమని నేను మంచి కోచ్ని కన్సల్ట్ అయ్యాను తను చెప్పిన విషయం ఏంటంటే మనం ప్రాక్టీస్ మనం ప్రాక్టీస్ చేస్తే ఇంత ఇది మనం ప్రాక్టీస్ ఎంత అయితే ఇస్తామో మనం ప్రెజంట్ ఆఫ్ మైండ్ కూడా అంతే ఉండాలి ఎందుకంటే మనం మైండ్ని ఎంత అయితే మనం కంట్రోల్ చేసుకుంటే మన గేమును కూడా మనం అంత కంట్రోల్ చేయగలము అందుకని నా చిన్న నేను అప్పటి నుంచి మెడిటేషన్ కానీ ఇలా చాలా చేయడం వల్ల ఏంటంటే నా గేమ్కి చాలా హెల్ప్ఫుల్ అయ్యేది నేను క్రికెట్ ఎప్పుడైతే నా నేను ఎప్పుడు సరదాగా స్టార్ట్ చేసి ఇప్పుడు నాకు అదే అంతే ఇష్టంగా మారిపోయిందో అదే నాకు ప్రాణం లాగా ఎందుకంటే ఆ గేమ్ ఆడుతున్నప్పుడు నాకు ఎట్లా అంటే ఎక్కడ లేనంత ఎనర్జీ వచ్చేది బాగా అందుకని అందుకే అన్ని గేమ్లతో పోలిస్తే నాకు చాలా క్రికెట్ అంటేనే ఎందుకో అని చాలా ఇష్టంగా మారిపోయిందది ఆ ఆట ఆడుతున్నప్పుడల్లా నాకు ఎట్లా అంటే మా ఆట ఆడుతున్నపుడు చుట్టూ ఉండే జనం క్లాప్స్ కొడుతున్నప్పుడు నా ఎనర్జీ మొత్తం ఇంకా రెట్టింపు అయ్యేది ఇప్పటికైనా ఇండియన్ టీమ్కి ఆడాలన్న నా కోరిక నాకు పెద్ద కోరిక డ్రీమ్ ఉండేది అది దాని కోసం నేను చిన్నప్పటి నుండి బాగా కష్టపడుతూ వచ్చాను ఇంకా నా స్కిల్స్ బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దానితోనే రోజు డైలీ డే మార్నింగ్ ఈవినింగ్ రోజూ ప్రాక్టీస్ చేస్తున్నాను అక్కడ చదువుకుంటూనే ఇక్కడ ఈ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల ఏంటంటే కొద్దిగా ఇబ్బందే ఉంది కాకపోయినా కానీ నా ఇష్టం నాకు గేమ్స్ మీద ప్రేమ ఇష్టంతో నేను అందుకోసమని ఎంతో మార్నింగ్ టైమ్ ఈవెనింగ్ టైమ్ దానికి అంటూ సెపరేట్ టైమ్ ఇచ్చి నేను రోజూ ప్రాక్టీస్ చేస్తున్నాను నా స్కిల్స్ అనేది బాగా ఇంప్రూవ్ చేసుకొని వాటిని ఇంకా బెటర్ బెటర్ చేసుకొని ఒక మంచి నంబర్ వన్ బ్యాట్స్మెన్గా కావడం వల్ల కావడం అనేది నా కల దీని కోసం నేను నేను ఎంతైనా నా బెస్ట్ నా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ గేమ్ ఆడటం వల్ల ఏంటంటే ఏదో ఒక రోజు నేను మంచి ఇండియన్ టీమ్ కాడికి మా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి అనేదే నా కోరిక ఈ గేమ్ అనేది నేను ఒక ఆటలానే కాకుండా ఆటగా ఆటగా మాత్రమే కాదు ఇదొక నా నాకు ఇష్టమైన నాకు ఎంతో ప్రేమతో నేను నేను నేర్చుకున్నాను కాబట్టి దానిలో అలుపు అనేది ఏదీ ఉండదు నాకు ఈ గేమ్ అంటే చాలా ఇష్టం అందుకే నేను ఈ గేమ్ చిన్ పుట్టినప్పుడే ఇష్టం లేదు కానీ పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ ఆ గేమ్ మీద ఎంత ఇష్టం పెరిగిపోయిందంటే అది నా డైలీ లైఫ్లో ఒక అది ఒక హాబిట్గా మారిపోయింది అందుకని నాకు ఈ గేమ్ అంటే క్రికెట్ అంటే చాల ఇష్టం దీని కోసం నేను ఎదైనా చేయడానికి సిద్దం